నమస్కారమండి మీ టూర్ ఏజెన్సీ నుండి ఒక కార్ను బుక్ చేసుకున్నాను ఆ కాకపొతే నేను చాలా సమయం నుండి డ్రైవర్ కోసం ఎదురుచూస్తున్నాను కానీ ఇంత సమయం అయినా కూడా డ్రైవరు రావట్లేదండి నేను ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ముఖ్యంగా వెళ్లాలని చెప్పి ఎదురుచూస్తున్నాను కానీ డ్రైవరు చాలా సేపట్నుంచి కూడా రావట్లేదండి ఆ అందుకోసం ఏమిటంటే నేను బుక్ చేసిన కారుని ఇక రద్దు చేయాలని అనుకుంటున్నాను ఎందువల్లంటే ఇంక డ్రైవర్ రావట్లేదు చాలా సమయం పడుతుంది నేను ఇంక ఎంతసేపు అని ఎదురు చూస్తానండి అందుకు అందుకుగాను నేను ఈ ఈ ట్రిప్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు కొద్దిగా నా వివరణను పట్టించుకుని ఈ ట్యాక్సీని నేను బుక్ చేసిన ట్యాక్సీని రద్దు చేయాలని కోరుకుంటున్నాను